తెలుగులో మాట్లాడేటప్పుడు లేదా రాసేటప్పుడు నేను ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందులు తెలుగు వ్యాకరణం చాలా కష్టంగా ఉంటుంది కొన్ని నిబంధనలు మరియు నియమాలు ఎప్పుడు ఎక్కడ వాడాలో స్పష్టంగా తెలియక గంద్రగోళం ఏర్పడుతుంది తెలుగు అక్షరాలు కొన్ని సున్నితంగా ఉంటాయి వాటిని సరిగ్గా రాయడం కొంత కష్టం కొన్ని అక్షరాలు ముడిపడినట్లు ఉంటాయి వాటి మధ్య వ్యత్యాసం తెలియక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అందులోను తెలుగు భాషల్లో చాలా పెద్ద పెద్ద పదాలు ఉంటాయి వీటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అలాంటి పదాలను అనుసంధానించినప్పుడు అర్థం మరింత క్లిష్టంగా మారుతుంది ఒకవేళ మనం తెలుగులో మాట్లాడుతున్నప్పుడు కొన్ని సందర్భాలు స్వభావికమైన పలుకబడి మార్పులు ఉంటాయి ఇవి మొదటి వారికి అవగాహన కష్టంగా తయారైంది అలాగే తెలుగు వ్యాకరణం చాలా సమర్థవంతమైనది కానీ కొన్ని సందర్భాల్లో అక్షరాలు పదబంధాలు మరియు వాక్యనిర్మాణ సమస్యలకు దారితీస్తుంది దీనివల్ల చాలా కష్టాన్ని ఎదుర్కొన్నాను ఇలాంటి సమస్యలను అధిగమించడానికి నేను తెలుగులో అభ్యాసం చాలా ఎక్కువ చేయాల్సి వచ్చింది